మా విజయనగరంలో ఆ విజ్యు స్టేడియం అని ఒకటి ఉంటుంది అదేంటంటే ఒకప్పుడు ఒక క్రికెటర్ ఒక క్రికెటర్ ఇక్కడి నుండే విజయనగరం నుంచే వెళ్ళారు అన్నమాట దాని వల్ల ఆస్ట్ మొత్తం ఆ ఏరియా అంతా విజ్యు స్టేడియం అని వచ్చింది అంటే ఏరియా అంటే అదొక ప్లే గ్రౌండ్ క్రికెట్ స్టేడియం ఆ క్రికెట్ స్టేడియంకి విజ్జి స్ట్ విజ్జి అని వచ్చింది ఆ అతని నేమ్ అతని నేమ్ బట్టి అతని పేరు బట్టి ఆ స్టేడియం అంతటికి విజ్జి అని వచ్చింది దీనికి ఏమిటంటే ఎటువంటి మనం విజ్జి లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఎంట్రీ టికెట్స్ ఇలాంటివి ఏమి ఉండదు అన్నిస్టేడియమ్స్ లాగా దీనికి ఎంట్రీ టికెట్స్ అలా ఏం ఉండవు దీనికి మనం ఫ్రీ గానే వేల్లొచ్చు ఉదయం వాకింగ్కి వెళ్తారు చాలా మంది వర్కౌట్స్ చేయడానికి యోగ చేయడానికి స్కేటింగ్స్ స్కూల్ పిల్లలు కాని ప్రతిఒక్కరు ప్రతి ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతీ గేమ్స్ అన్ని అన్ని రకాల అన్ని రకాల ఆటలు కూడా మనం ఆడుకోవచ్చు చాలా మంది మ్యాచ్లనేవి చూడ్డానికి ఇంట్రా ఇంటర్ స్పోర్ట్స్ అవుతాయి అవన్నీ చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా విజయనగరం లోకల్ పీపుల్ అందరు లోకల్ జనాలు అందరు అక్కడి వచ్చి విశ్రాంతి చేస్కుంటారు అక్కడ చాలా మంది పని వాళ్ళు ఉంటారు అలాగే చాలా ఉదయాన్నే వర్కౌట్స్ చేస్తారు సాయంత్రం వర్కౌట్స్ చేస్తారు మనము పొద్దున్నుంచి నైట్ వరకు ఉండొచ్చు నైట్ నైన్ తర్వాత క్లోజ్ చేసేస్తారు అప్పుడు మనం వెళ్ళిపోవాలి బయటకి దాని పక్కన మనకి పర్వతాలు కూడా ఉంటాయి మనం ఎక్కి మొత్తం విజయనగరాన్ని చూడొచ్చు చాలా బాగుంటుంది ఆ స్టేడియం అయితే